అవునండి నేను గోంగూర హోటల్ నుంచి మాట్లాడుతున్నా మీకు ఏ విధంగా సహాయపడగలను హలో ఏ విధంగా సహాయపడగలండి ఓకే మేడం ఫ్యామిలీనా కప్పుల్ ఆ ఎన్ని సీట్స్ ఉన్న టేబుల్ కావాలి మేడం ఆరు లేదా నాలుగా మీరు చెప్పినట్టు ఆరు సీట్స్ రిసర్వ్ చేస్తున్నాను మేడం దీనికి మీరు మూడు వేల రూపాయలు కట్టాలి మీరు ఈరోజు లేదా తర్వాతైనా డబ్బులు కట్టవచ్చు ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా మేడం థ్యాంక్ యూ మేడం